చెట్లను నరికివేయడం అనే చర్య మానవులకు ఇతర జీవరాసులకు చాలా హానికరమైనది చెట్లను నరికివేయడం వలన జీవ వైవిధ్యం కోల్పోవడం మరియు గ్రీన్హౌస్ వంటి పర్యావరణ సమస్యలకు దారి తీస్తుంది ఇది మానవ ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది